అవును నేను పత్రికలు న్యూస్ ఛానల్స్ ఇంటర్నెట్ మరియు పాఠ్య పుస్తకాల ద్వారా భారతీయ చాస్త్రవేత్తల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను భారత శాస్త్రవేత్తలు ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసి దేశాన్ని గర్వించేలా చేశారు ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు వారి కృషి సీ వీ రామన్ కాంతి పరావర్తనాన్ని వివరించే రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుసుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం భారతీయ క్షిపణి పురుచుడుగా ప్రసిద్ధి ఇస్రో డీఆర్డీఓలో కీలకమైన రక్షణా అంతరిక్ష పరిశోధనలు చేశారు భారత మాజీ రాష్ట్రపతి హోమి జహంగీర్ బాబా భారత అణుశక్తి పితామహుడు భారత అణుశక్తి అభివృద్ధికి బహుభాగం వహించిన బాబా అణుపరిశోధన కేంద్రాన్ని స్థాపించాడు విక్రం సారాబాయ్ ఇస్రో స్థాపకుడు భారత అంతరిక్ష ప్రయోగాల పితామహుడు ఎస్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ లిమిట్ అనే సిద్ధాంతాన్ని కనుగొని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నోబల్ బహుమతిని అందుకున్నారు నక్షత్రాల పరిణామం గురించి గొప్ప పరిశోధనలు చేశారు జగదీష్ చంద్రబోస్ వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో ప్రయోగాలు చేశారు మొక్కలలో జీవం ఉందని కనిపెట్టిన గొప్ప శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ బోషన్ కణాల గురించి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు బోస్ ఐన్స్టీన్ కండన్సే అనే గొప్ప కనుగొనులకు దారి తీశారు రఘునాథన్ శ్రీనివాసన్ భారతీయ పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో కీలక పాత్ర పోషించారు భారతీయ గణిత శాస్త్రవేత్తలు శ్రీనివాస్ రామానుజన్ గణితంలో అసాధారణ ప్రతిభ చూపిన భారతీయ గణిత శాస్త్రవేత్త నెంబర్ థీరీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్పై గొప్ప పరిశోధనలు చేశారు శకుంతలాదేవి హ్యూమన్ కంప్యూటర్గా ప్రసిద్ధి సంక్లిష్టమైన గణితలను తక్కువ సమయంలో చేసేవారు ఈ శాస్త్రవేత్తలు భారత శాస్త్ర సాంకేతిక రంగాాల ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళారు వీరి కృషికి భవిష్యత్ తరాలకు గొప్ప ప్రేరణ మనం కూడా వీరి జీవితాలు పరిశోధనలు తెలుసుకుని కొత్త ఆవిష్కరణలకు ప్రేరణ పొందారు